నేను మొన్న ఏంటంటే నేను ఒక డ్రెస్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకున్నాను అది బ్ల్యాక్ కలర్ బ్ల్యాక్ అంటే కొంచెం పల్చగా ఉండిద్దని తెలిసు కానీ నేను పెట్టుకున్నా డ్రెస్సు చాలా అంటే చాలా పల్చగా ఉంది అండ్ చిన్నచిన్న పోగులు పోగులుగా ఉంది దారాలు వచ్చేసి అలా ఉంది నాకైతే ఆ ప్రోడక్ట్ అస్సలేం నచ్చలేదు అయినా ఆ ప్రోడక్ట్ ఏంటి అలా ఉంది అని అనిపించింది ఫస్ట్ నేను ఫోన్లో చూసినప్పుడు ఏంటంటే నాకు చాలా నచ్చింది అది నేను ఫోటోలో చూసాను చాలా బాగుంది ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది సరే నేను వేసుకుంటే ఇంకా బాగుండెద్దెమొ అని అనుకున్నాను నాకు బ్ల్యాక్ కలర్ అంటే ఇష్టం నేనెంత ఎగ్జాట్ మెంట్గా పెట్టుకుంటే అదేమో చినుకుల చినుకులుగా వచ్చి పోగులు పోగులుగా ఉండటం నాకు చాలా నచ్చలేదు నేను చాలా అంటే చాలా ఫీలయ్యాను అలాగే దానికి కాంబోగా షూషునును వాచ్ ఇస్తానన్నారు ఆ రెండు కూడా రాలేదు అది వస్తదేమో అని అనుకొని నేను థౌసండ్ పెట్టుకొని మరి పెట్టుకుంది అందుకే గా అన్నీ వస్తాయని చెప్పి ఇంకా తీరా చూస్తే అవి రాలేదు కాంబో ఆఫర్ అని కూడా చూపించారు అక్కడ కానీ నేను చూసినప్పుడు మాత్రం అయ్యేం రాలేదు నాకు డెలివరీ కూడా సరిగ్గా అవ్వలేదు చాలా మిస్ ప్యాకింగ్స్ ఉన్నాయి నాకు అసలు ఏం నచ్చలేదు చాలా ప్రొడక్ట్స్ కూడా నేను అనుకున్న ప్రోడక్ట్ రాలేదు అసలు ఆ క్లాత్ కూడా చాలా చెండ్డాలంగుంది నేను కాటన్ ఆర్డర్ పెట్టుకుంటే అది సిల్కు నైలాన్ కలిసినట్టుంది నాకా ఆ ప్రాడక్ట్ అసలేం నచ్చలేదు అది ఏంటంటే నేను ఫస్ట్ చూసినప్పుడు ఏంటంటే బ్ల్యాక్ ఓన్లీ బ్ల్యాక్ అండ్ తిక్కుగా ఉండి ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది సో నేను అలాగే ఉండిదేమో కాటన్ పెట్టుకున్నాను కదా బాగుండిద్ది క్లాత్ కూడా బాగుండిద్ది అని అనుకున్నాను కానీ అది అలా లేదు చాలా చండాలంగుంది అసలు పోనీ అలా ఉన్నా ఒప్పుకోవచ్చు కానీ అది చిన్న చిన్న హోల్స్లా పడిపోవడం అది వేరే ఎక్కడన పడిన అనుకోవచ్చు అది పా అ ఏంటంటే కనిపించేడట్టు చేతి మీద అలాగా చిన్నహోల్స్ హోల్స్గా పడిపోయుండడం బాగాలేదసలు నేను మొత్తం చూశాను ఎక్కువ అలాగే ఉండడం పోగులు పోగులుగా ఉండడం నాకసలేం నచ్చలేదు నాకు ఈ ప్రోడక్ట్ అస్సలు నచ్చలేదు నాకు రిటర్న్ చేసేయాలనుకుంటున్నాను నేను డెలివరీ కూడా సరిగ్గా రాలేదు వేరే ఎవరో ఇంటికి వెళ్ళిపోయింది ఈ డెలివరీ ఆ ప్రోడక్ట్ కూడా నా దగ్గరికి సరిగ్గా రాలేదు నాకు అసలు ఏం నచ్చలేదు ఈ ప్రోడక్ట్ రివ్యూ అని అంటే నేను ఇలాగే ఇస్తాను ఎందుకంటే ఎంత చండాలంగా ఉంది